నేను చిన్నప్పటినుంచి డ్రాయింగ్ వేయడం అంటే నాకు చాలా ఇష్టము ఫస్ట్ క్లాస్ నుంచి ఆ స్కిల్స్ అనేటివి నాలో ఉండేవి ఏదైనా శ్రీకృష్ణ బొమ్మలు కావచ్చు గణపతి బొమ్మలు కావచ్చు ఇంకా వివిధ రకాల ఏమైనా ఎక్కడైనా డ్రాయింగ్ పోటీలు ప్ర పెడితే నేను ఆ డ్రాయింగ్ దాంట్లో పాల్గొని నేను మంచిగా ప్రైజ్లు తెచ్చుకునేదాన్ని చాలా బాగా డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేసేదాన్ని చిన్నప్పటినుంచి ఆ స్కిల్స్ అనేటివి నాలో బాగా డెవలప్ అయినాయి